సాంకేతిక వలన వివిధ ఉద్యోగ అవకాశాలు అనేక విధాలుగా లభ్యమవుతున్నాయి మొదట సాంకేతి సాంకేతికత కొత్త ఉత్పత్తులు మరియు సేవలను సృష్టించింది ఇవి కొత్త ఉద్యోగాలను కలిగి ఉంటాయి ఉదాహరణకు కంప్యూటర్ల మరియు ఇంటర్నెట్ యొక్క ఆవిర్భావం కొత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డేటా సైంటిస్టులు మరియు డిజైనర్ డిమాండ్చే సృష్టించింది రెండవది సాంకేతిక అనేక రంగాలలో ఉత్పాదకతను పెంచింది ఇది ఇప్పటికే ఉన్న ఉద్యోగాలలో మరింత పనితీరును కలిగి ఉంటుంది ఉదాహరణకు ఆటోమిషన్ మరియు రోబోటిక్స్ ఫ్యాక్టరీలలో ఉద్యోగాల సంఖ్యను తగ్గించింది కానీ మరో వైపు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన ఉద్యోగాలను సృష్టించింది మూడవది సాంకేతికత కొత్త వ్యాపారాలను సృష్టించింది ఇది కొత్త ఉద్యోగాలను కలిగి ఉంటాయి ఉదాహరణకు డిజిటల్ మార్కెటింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ మరియు మొబైల్ అనువర్తనాల అభివృద్ధి కొత్త ఉద్యోగాలను సృష్టించింది ఈ రోజుల్లో విద్యార్థులు చేయాలి అనుకుంటున్నా డిగ్రీలు అవి ఏమిటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ డేటాబేస్ కంప్యూటర్ సెక్యూరిటీ నెట్వర్కింగ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ డిజైన్ మార్కెటింగ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈ డిగ్రీలు విద్యార్థులకు సాంకేతిక రంగంలో స్థిరమైన మరియు బహుముఖ కెరియర్ను కలిగి ఉండడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని అందిస్తున్నాయి అయితే విద్యార్థులు ఏ డిగ్రీని ఎంచుకున్న సాంకేతికత యొక్క వేగంగా మారుతున్న ప్రపంచంలో అప్డేట్ను ఉండడం చాలా ముఖ్యం నేను కూడా వీటిలో కొన్ని కోర్సెస్ని నేర్చుకున్నాను